అలో మీరు డోరూ ఓన్రేనా డోర్లు డోర్లు పెట్టాలి ఇంటికి రెండు రెండు రూములు ఉండాయి ఒక రూమ్కి వరసాల మంచి డోర్లు తెచ్చి పెట్టగగలుగుతారా గట్టిగా పెట్టాలా డోర్లు బాగుండాలా అయి నీటుగా ఉండాలా మంచి సరుకు తెచ్చి పెట్టాలా ఇప్పుడు పెడతారా డోర్ పెట్టేప్పుడు మాకు చెప్పండి మేము ఫోను చేస్తాం